హలో ఎవరు అవును అండి చెప్పండి అవును అండి అవునా మార్నింగ్ చూస్తే బాగానే ఉన్నాడే ఇంకా తగ్గ ఇంకా తగ్గలేదా అండి మార్నింగ్ ఇడ్లీ చట్నీ ఏ తిన్నాడు బాగానే ఉన్నాడు యాక్టీవ్గానే పోయేటప్పుడు వచ్చేటప్పుడు బయ్ గీయ్ అన్ని బాగానే యాక్టీవ్గానే ఉన్నాడు స్కూల్ పోయేటప్పుడు అవునా ఫస్ట్ ఎయిడ్ అదే టాబ్లెట్ ఏమైనా ఇచ్చారా తగ్గలేదా అప్పుడు కూడా అదే ఇప్పుడు పర్మిషన్ ప్రిన్సిపల్ దగ్గర తీసుకోవాలా లేకుంటే మీ దగ్గరే తీసుకోవాలా అండి ఓకే ఓకే ఇంపార్టెంట్ క్లాస్ ఏమైనా ఉన్నాయా ఉందా ఇప్పుడు ఇది ఇప్పుడు ఏం చేస్తాను ఉన్నాడు మా అయాను అవునా సరే అండి మేము ఇంకా ఒక కొంతసేపులో వస్తాము అందువల్ల చూసుకోండి ఏం కాకుండా ఒక అర్జెంట్ మీరు కొంచెం హాస్పిటల్ దాకా తీసుకొస్తే మేము డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాము ఓ ఓకే ఓకే మేము థ్యాంక్ యూ